భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలుగా నేనైతే దసరా దీపావళి సంక్రాంతిని చెప్పుకుంటాను ఎందుకంటే ఎక్కువగా భారతదేశ ప్రజలు జరుపుకునే పండుగలు ఇవి దీపావళిని ఇష్టపడని వాళ్ళు ఉండరు అలాగే సంక్రాంతి అంటే అందరికీ తెలిసినట్టే మూడు రోజులు చాలా సాంప్రదాయ బద్దంగా అందరం కలిసి జరుపుకుంటాము ఇంకా నవరాత్రులు ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది అలంకారాలతో చాలా అద్భుతంగా అంటే రాష్ట్రానికి రాష్ట్రానికి సంబంధం లేదు అని కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా భారతదేశం మొత్తం కలిపి అందరం చాలా ఐకమత్యంగా ఈ పండుగను జరుపుకుంటాం అలాగే అమ్మవారు చెడు పైన జయించిన దాన్ని మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం